మీరు జయప్రకాష్ టూరిస్టా టూరిస్ట్ ట్రావెలా మాకు ఒక ఫైవ్ డేస్ టూర్ పోవాలని అనుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్ మొత్తము శ్రీశైలం తిరుమల ఇంకా చంద్రగిరి ఇలా వెళ్ళాలి అనుకుంటున్నాము ఒక ఫైవ్ డేస్ ఇన్నోవా కారు కావాలి ఎంత చార్జ్ చేస్తారో చెప్తారా

మనకు థర్టీ థౌజండ్ అయితే కొంచెం కష్టమే కొంచెం తగ్గించి చెప్పండి డీజిల్ రేట్ ఓకే అండి మా దగ్గర అంత అమౌంట్ లేదు అంతా ఫ్యామిలీతో వెళ్తున్నాము కొంచెం అమౌంట్ కొంచెం తగ్గించారంటే

ఓకే అండి మీరు ఎలా మమ్మల్ని ఎక్కడ పికప్ చేసుకుంటారు ఎక్కడ డ్రాప్ చేస్తారు ఏ ఏది ముందు తీసుకుని వెళ్తారు లొకేషన్స్లో తిరుమల తీసుకెళ్తారా లేకపోతే శ్రీశైలం తీసుకెళ్తారా

ఓకే అండి